నేను భవిష్యత్తులో ఉద్యోగం చేయడం వల్ల నాకు మాత్రమే ఉపయోగం ఉంటుంది లేకపోతే నేను బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేయడం వల్ల నాకు తోటి చాలా మంది ఉద్యోగంతో ఉంటారు అని బిజినెస్ ఛార్జ్ స్టార్ట్ చేస్తే నా కింద చాలామంది పని చేస్తారు వాళ్ళకు జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా బతుకుతాయి అలాగే నా కుటుంబం కూడా బతుకుతుంది నేను ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలనుకుంటే పోలీసు ఉద్యోగం నాకు చాలా ఇష్టం పోలీస్ చేయడం వలన గవర్నమెంట్ని అధిక గవర్నమెంటుతో ఉండవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఉపయోగకరమైనవి మనకు చాలా ఉపయోగాలు లాభాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం వలన మనకు పెన్షన్ వస్తుంది నెలకి చాలా ఎక్కువ జీతం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాలు సెక్యూరిటీగా ఉంటాయి అలాగే మనకు సెలవులు కూడా ఉంటాయి గవర్నమెంటు ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే మన భవిష్యత్తు చాలా చాలా మంచిగా ఉంటుంది మనకు పెళ్ళి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చాలా వస్తాయి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటాం గవర్నమెంట్ ఉద్యోగం ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే చాలా కష్టమైపోయాయి గవర్నమెంట్ ఉద్యోగాలను చూసుకోవడం వలన మనకు చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ ఉద్యోగం చెయ్యాలంటే మాకు చాలా క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే ఎగ్జామ్ రా దీనికి ఎగ్జామ్ పరికరాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జామ్ రాసి మనకు కనీసం సెవెంటీ ఫైవ్ ఎయిటి పర్సెంట్ స్టడీ ఉండాలి స్టడీ ఉండాలే సెవెంటీ ఫైవ్ ఎయిటి పర్సెంట్ స్టడీ ఉండాలి అలాగే మనం బాగా చదువుకొని ఉండాలి గవర్నమెంట్లో ఒకసారి ఉద్యోగం దొరికితే మనం జీవితాంతం చాలా హాయిగా ఉండవచ్చు అలాగే ప్రైవేట్లో కూడా చేసుకోవచ్చు కానీ దానికి సెక్యూరిటీ ఉండదు రెండు మూడు నెలలు రెండు మూడు సంవత్సరాలు కాగానే ఉద్యోగం నుంచి మనల్ని తీసేస్తారు ఎందుకనగా పాత ఉద్యోగాలను ఉంచుకోవడం వల్ల వాళ్ళకు ఎక్కువగా లాభం ఉండదు ప్రైవేట్ ఉద్యోగాలలో ప్రైవేటు ఉద్యోగాలు చాలా హానికరం అందులో చాలామంది కక్ష్యలు పెంచుకుంటారు ప్రైవేటు ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే చాలా మంచిది కానీ అవి దొరకాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకాలంటే చాలా కష్టం ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే నాకు ఎక్కువగా పోలీసు మరియు తహసీల్దార్ ఉద్యోగాలు చాలా ఇష్టం తహసీల్దార్ ఒక ఊరిని ఒక మండలాన్ని మంచిగా చూసుకుంటారు మండలం మొత్తం ఒక తహసీల్దార్ మీద నడుస్తుంది తహసీల్దార్ చేసే పనులన్నీ బయట అక్రమంగా ఇసుకతో రవాణాలు ఆపడం ఏమైనా లొల్లి గొడవలు జరుగుతుంటే ఆపడం అక్రమంగా ఏమైనా పనులు జరుగుతుంటే తహసీల్దార్ గారు ఆపుతారు అందుకే తహసీల్దార్ అంటే నాకు చాలా ఇష్టం విద్యార్థులకు కూడా ఇన్కమ్ క్యాస్ట్ ఇలాంటి ఏమి కావాలన్నా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉంటాయి తహసిల్దార్ వలన తహసీల్దార్ చాలా ఉపయోగకరమైనవాడు అలాగే పోలీసు ఉండడ పోలీసు ఉద్యోగం వలన మనం చట్టానికి చట్టంతో పనిచేయవచ్చు మనం న్యాయం జరుగుతుంది న్యాయం అందరికీ న్యాయం చేస్తాము తప్పు జరగకుండా ఆపుకో పోలీస్ ఉద్యోగం చేస్తే తప్పు జరగకుండా ఆపుతాము ఏవైనా గొడవలు అయినా గొడవలు అయితే పోలీసులు పోలీసు ఉద్యోగం చేస్తే మనం పోయి ఆపవచ్చు లేకపోతే వేరే మనకు ఉద్యోగం లేకపోతే మన భవిష్యత్తులో మనల్ని ఎవరు పట్టించుకోరు మనం కనీసం పెళ్ళి కూడా షేర్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది మనకు ఉద్యోగం ఉండాలి భవిష్యత్తు చాలా కష్టముగా ఉంటుంది ఉద్యోగం లేకపోతే కెరియర్ చాలా నష్టపోతుంది ఇప్పుడే అందుకే నేను చదువుకో చదువుకోకపోతే కెరీర్ చాలా కష్టం అవుతుంది చదువుకోవాలి బాగా చదువుకోవాలి కనీసం రెండ్ సెవెంటీ ఎయిటి పర్సెంట్ ఇంచ్ స్టడీ ఉండాలి మన సర్టిఫికేట్లు సెవెంటీ ఎయిటి పర్సెంట్ నాలెడ్జ్ ఉండాలి మన అలాగే మనకు జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి పరిసరాల గురించి చాలా నేర్చుకోవాలి మన పరిసరాలు గురించి నేర్చుకుంటూ అలాగే మన పుస్తకాల్లో ఉన్నది నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలకు అవకాశాలు చాలా ఉంటాయి ఇలాంటివన్నీ చాలా నేర్చుకోవాలి ఉద్యోగం చేయకపోతే మన ఇంట్లో కూడా ఎవరు మనల్ని పట్టించుకోరు మన కాళ్ళ మీద మనం బతకాలి ఉద్యోగం చేయడం వల్ల డబ్బులు వస్తాయి డబ్బులతో మన కాళ్ళ మీద మనం బతుకుతాం మనం మనం మన తోటి వారికి కూడా బతికించవచ్చు ఉద్యోగం చేస్తూ ఉద్యోగం వస్తే మనకు డబ్బులు వస్తే డబ్బులతో మా తోటి వారిని బతికించవచ్చు మన కుటుంబాన్ని చూసుకోవచ్చు అలాగే మన పెద్ద పెద్దయ్యాక పిల్లలు అలాంటి వాళ్ళకు పెళ్ళిళ్ళు అలాంటి వాళ్ళు చాలా చూసుకోవచ్చు నీకు తొందరగా ఉద్యోగం వస్తే చాలు డబ్బులతో నీ పెళ్ళికి మన పెళ్ళికి ఖర్చు మనమే భరించవచ్చు నా నాకైతే ఇష్టమైనది ఎక్కువ పోలీస్ ఉద్యోగం తహసీల్దార్ ఉద్యోగం అలాగే ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటివి చాలా ఉన్నా చాలా కొన్ని గోల్స్ ఉన్నాయి నాకు చాలా ఇష్టమైనది ఎక్కువగా పోలీసు ఉద్యోగం అలా పోలీసు ఉద్యోగం చేయడం వల్ల కోర్టుకు న్యాయం చాలా జరుగుతుంది కోర్ట్ కోర్టులో కూడా ఉద్యోగాలు చాలా ఉపయోగంగా ఉంటాయి కోర్టులో వెళ్ళడం వల్ల మన మన తెలిసిన వారితో కలిసి కోర్టులోని అన్యాయం జరగకుండా ఆపవచ్చు అన్యాయం జరగకుండా ఆపవచ్చు అన్యాయం జరిగితే మన ఆప ఆపడానికి మనకు సమయం ఉంటుంది కోర్టులో ఇలాంటి చాలా ఉపయోగ ఉద్యోగాలు నాకు చాలా ఇష్టం నా భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగాలు చేయడం వల్ల నాకు ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను